భారతీయ ఉద్యోగ మార్కెట్ అనేది సవాలు మరియు అవకాశాలు రెండింటితో కూడిన సంక్లిష్టమైన మరియు డైనమిక్ ల్యాండ్స్కేప్ అన్నమాట దీని వలన ఈ భారతీయ ఉద్యోగ వ్యవస్థ ఎట్లా ఉంది అనంటే అధికమైన నిరుద్యోగం ఉంది అట్లనే ఉపాధి అన్నది తక్కువుంది చాలా తక్కు చాలా అంటే చాలా తక్కువ ఇప్పుడు ఉపాధి తక్కువుండడం వల్ల యవ్వనస్తులందరూ నిరుద్యోగం అయిపోయారు ముఖ్యంగా యవ్వనస్తులు అట్లానే మరి పై స్థాయి చదువులు చదివిన వాళ్ళందరూ నిరుద్యోగులు ఎందుకు అవుతున్నారంటే వారు చిన్నప్పటినుంచి చదివిన విద్య ఇప్పటి ఉద్యోగానికి అంత సరిపోవట్లేదు వాళ్ళు ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ చదవాలి అండ్ ఇంకా భారతదేశంలో జరిగిన నైపుణ్యాలు అవన్నీ తెలుసుకో చిన్నప్పటినుంచి ఆ విద్య అం ఆ విద్యలో అంతలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు రావడం ఉద్యోగాలు అలాంటివి తక్కువ అవుతున్నాయి ఈ ఇప్పటి విద్యా వ్యవస్థ అయితే కష్టపడతంది వాస్తవమే కానీ ఇప్పుడు ఇప్పుడు య ఇప్పుడు ఉన్న యువకులకి ఇప్పుడు ఉన్న యువకులకి ఉద్యోగం ఎలా వాళ్ళు చాలా అంటే చాలా సమస్యలని ఎదుర్కొంటున్నారు ఒక పక్కన ఇంట్లో సమస్యలు ఒక పక్కన సొసైటీ సమస్యలు అన్నీ ఎదుర్కొంటున్నారు దీని దీని వల్ల ఎందుకో అందరూ వేరే వేరే దేశాలకెళ్ళి అక్కడ చదువుకుని అక్కడ ఉద్యోగాలు చేయడం దేనికి అదేదో మన భారతదేశంలోనే నిజమే ఈ మధ్యన యువకులందరూ మే ఎక్కువ మంది యువకులు స్టార్ట్అప్ ఐడియాస్ అని చెప్పి అలా వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ప్రయత్నించెదేదో కాకుండా వాళ్ళతో పాటు ఇంకొంచెం ఇంకొంత మందికి ఉద్యోగాన్నికల్పిస్తే మన భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం బా వాళ్ళలో వాళ్ళే బాగుపడిపోవాలి అని కాకుండా ఇప్పుడొక యవ ఒక యవ్వనస్తుడు పైకి ఎదిగాడు అనంటే తనతో పాటు చుట్టుపక్కలున్న మరీ ఎక్కువ మంది అని కాదు ఒక ఇద్దరు ముగ్గురిని ఇ ఇద్దరు ముగ్గురు యవ్వనస్తులని కొంచెం చెయ్యందిస్తే వాళ్ళు కూడా లెగుస్తారు కదా పైకి వాళ్ళు కూడా ఉద్యోగంలో అలా లెగుస్తారు అప్పుడు మన భారతదేశం ఉద్యోగానికి బయ మన భారతదేశ ప్రజలు బయటకు వెళ్ళి ఉద్యోగం చే అదే వేరే దేశానికి వెళ్ళి ఉద్యోగం చేయక్కర లేకుండా మన దేశంలోనే మా మన మనకు తెలిసిన ప్రజల మధ్యే ఉంటూ తింటూ అలా మన మన మధ్యలోనే ఉంటే సంతోషంగా ఉంటుంది కదా అని నా అభిప్రాయం